హలో సెయింట్ అగస్టిన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మంచి ఆలోచన అండి చెప్పండి మా కా మా స్కూల్లో టీచింగ్ మంచి నైపుణ్యంగల టీచర్లతోనే ఉంటుందండి మొత్తం మా పాఠశాలల్లో ప్లేగ్రౌండ్ విశాలంగా ఉంది పిల్లలు ఆడుకునేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఎల్కెజికి పదివేలండి ఫీజు ఐదో తరగతి యాభై వేలండి మా స్కూల్కి మంచి బస్ సౌకర్యం ఉంది అందు అందులో పాటు నైపుణ్యంగల డ్రైవర్లతో బస్ సౌకర్యం పిల్లలకు అనుగుణంగా ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిల్లలకు త్రాగే నీరు మంచి నీరు అంతా అ సౌకర్యంగానే ఉంటుంది మొత్తం హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి లక్ష రూపాయలండి హాస్టల్ ఫెసిలిటీ మీరు ఎన్ని సంవత్సరాలు చదివించాలనుకుంటునారండి స్కూల్లో పిల్లలని అవునాండి అయితే ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ వరకు పాఠశాలలో దాన్ని బట్టి చదివించే దాన్ని బట్టి డిస్కౌంట్ ఇస్తామండి ఉంటాయండి బాల వికాస్ సౌకర్యాలు డ్యాన్సింగు సిమ్మింగు ఇంకా సింగింగు మ్యూజిక్ కాంపిటీషన్సు అవన్నీ ఉంటాయండి వాళ్ళ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చేసే విధానాన్ని బట్టి వాళ్ళ ఆ రంగాన్ని ఎంచుకునే దాన్ని బట్టి పిల్లల్ని వాళ్ళని ప్రోత్సహిస్తామండి ముందుకి ఒక్కో తరగతి నలభై నుంచి యాభై మంది పిల్లల వరకు ఉంటారు అంతా రద్దీగా లేకుండా విశాలంగా ఫ్రీగా ఉండి మంచి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారండి వస్తారండి ఖచ్చతంగా మా స్కూల్ యొక్క ప్రాముణ్యత అంటే పదహైదు ను పదిహేడెల్ల నుంచి పంపించారు మా స్కూల్ పదిహేడేళ్ళ కింద నుంచి అందులో ప్రతీ ఇయరు ఫస్ట్ లేదా సెకెండ్ స్థానాల్లో మా స్కూల్ ఉంటుంది ఇంతవరకు చదువు పరంగా కానీ క్రీడా పరంగా కానీ ప్రతి విధంగా కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయండి క్లీన్గా మైంటైన్ చేస్తారు మొత్తం ఇంకా ఓకే పరివర్తనాన్ని మంచిగానే ఉంటాయండి మొత్తం డిసిప్లిన్డ్గా మొత్తం అంతా ఉంటుంది ఓకే అండి